నాకు రైలు ప్రయాణం చాలా అవసరముంది కానీ తరగతిలో సీట్లు అందుబాటులో ఉన్నాయో లేదో నాకు తెలియడంలేదు అందుకే ముందుగానే సమాచారం తెలుసుకోవాలని అనుకుంటున్నాను నేను ప్రయాణించవలసిన తేదీల్లో సీట్లు లభిస్తున్నాయా లేదంటే వేరే ఎలాంటి ప్రయత్నాలు ఉన్నాయా అన్న విషయాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాను రైలు రిజర్వేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది ఏ క్లాస్లో ప్రయాణించాలి ఎంత ఖర్చవుతుందిని విషయంలో కొంత అవగాహన అవసరం ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయత్ని ప్రయాణించాలో స్పష్టంగా తెలుసుకుని ముందుగానే ప్లాన్ చేసుకుంటే ప్రయాణం